మహమ్మారి సమయంలో ప్రపంచాన్ని తాకినప్పుడు మనం ఆన్లైన్లో ఎక్కువగా సమయం గడపడం ప్రారంభించాము ఈ మార్పు విద్యపై కూడా ప్రభావం చూపింది చాలా మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు డిజిటల్ లెర్నింగ్కు మారారు డిజిటల్ లెర్నింగ్ అనేది విద్యను అందించే ఒక రకమైన విద్య ఇది ఆన్లైన్లో జరుగుతుంది ఇది విద్యార్థులకు తమ సొంత వేగంతో వారి సొంత సమయంలో నేర్చుకోవడానికి అనుమతిని ఇస్తుంది ఇది కూడా విద్యార్థులకు వివిధ ప్రపంచం నుండి ఇతర విద్యార్థులతో కనెక్ట్ అవ్వడానికి మరియు కలిసి పని చేయడానికి అనుమతిని ఇస్తుంది డిజిటల్ లెర్నింగ్కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి డిజిటల్ లెర్నింగ్కు కొన్ని ప్రయోజనాలు విద్యార్థులు తమ సొంత ఇళ్ళ నుండి నేర్చుకోవచ్చు ఇది వారికి ప్రయాణం మరియు ఖర్చును ఆదా చేస్తుంది విద్యార్థులు తమ సొంత వేగంతో నేర్చుకోవచ్చు ఇది వారి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది విద్యార్థులు వారి సొంత అవసరాలకు అనుగుణంగా ఉన్న కంటెంట్కు యాక్సస్ పొందవచ్చు విద్యార్థులు వీడియోలు ఆడియో ఫైళ్ళు మరియు ఇతర ఇంట్రాక్టివ్ మీడియాను ఉపయోగించి నేర్చుకోవచ్చు వివిధ ప్రపంచం నుండి ఇతర విద్యార్థులతో కనెక్ట్ అవ్వడానికి మరియు కలిసి పని చేయడానికి అవకాశం డిజిటల్ లెర్నింగ్కు కొన్ని పరిమితులు ఉన్నాయి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్కు అవసరమైన సాంకేతికత మౌలిక సదుప సదుపాయాలు ఉండాలి డిజిటల్ లెర్నింగ్కు అనుగుణంగా లేని విద్యార్థులు కొంతమంది విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్కు అనుగుణంగా ఉండకపోవచ్చు విద్యార్థులకు అవసరమైన సమయంలో మరియు అవసరమైనంత సమయం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఇన్ డిజిటల్ లెర్నింగ్లో సహాయం అందించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలి మొత్తం మీద డిజిటల్ లెర్నింగ్ అనేది విద్యకు ఒక గొప్ప సాధనం అయినప్పటికి దాని పరిమితులను తెలుసుకోవడం మరియు వాటిని అధి అధిగమించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం